మేము అరకు వ్యాలీ ట్రిప్ వేసుకుందాము అని మా ఫ్యామిలీ డిస్కషన్ చేసుకుంది సో మేము అరకు వ్యాలి వెళ్ళాలని అనుకుంటున్నాము మేము మొత్తం తొమ్మిది మంది ఉంటాము మాకు తొమ్మిది మందికి సరిపడా ఒక కార్ని మేము పెద్ద కార్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము ఎందుకంటే పెద్ద కార్ కార్లో వెళ్తే మాకు కంఫర్టబుల్గా ఉంటుంది కార్ అయితే సౌకర్యవంతంగా ఉంటుంది ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నాకానీ ఆ సీట్స్ అనేది బోర్లబొక్కల వేసుకొని పడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి మేము తొమ్మిది సీట్ల కారు ఉన్న కార్ని కార్ని మేము బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఆ మంది అనేది చాలామంది ఉన్నారు సో మాకు కార్ కంఫర్ట్ కాబట్టి ఎందుకంటే మేము అరకు వెళితే అక్కడ మార్నింగ్ అందాలు చూడాలని అనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ స్నో పడుతా ఉంటే అసలు ఆ వ్యూ ఏ వేరే ఉంటుంది అందుకోసమే మేము మార్నింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాము మేము కార్లో అయితేనే విండోస్ క్లోజ్ చేసుకుంటే బయట చలి అనేది లోపలికి రాకుండా ఉంటుంది కాబట్టి మేము ట్రవేరాలోని తొమ్మిది సీట్లున్న కార్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము ఎందుకంటే కార్ మాత్రమే కంఫర్టబుల్గా ఉంటుంది మళ్ళీ పడుకోవడానికి అయినా సౌకర్యవంతంగా ఉంటుంది మళ్ళీ జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కార్ని ఈ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కార్ అందరికి ఇష్టం మళ్ళీ కార్ కార్లో వెళ్ళడానికి మా ఫ్యామిలీ ఇష్టపడుతుంది కాబట్టి మేము కార్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము